చికెను మటను చేపల కూర బెండకాయ కూర సాంబారు పప్పు రసము వంకాయ పులుసు టమోటా టమోటా గుజ్జు పూరి చపాతి బోండా ఇడ్లీ వడ దోశ ఇడ్లీ